హలో రెస్టారెంట్ వాళ్ళేనాండి కాల్ చేశాము మాట్లాడేది మీరేనా ఏంటండి మేము చెప్పిన డెలివరీ ఏంటిండి మీరు చేసిన పని ఏంటి మేమొకటి చెప్తే మాకు ఇంకొక ఐటమ్స్ అన్నీ పంపించారు ఇలా చేస్తే ఎలా అండి మీ ఒనరికిస్తారా మేము కాల్ చేసి మాట్లాడతాము లేదంటే ఆయన నెంబర్ అయినా ఇవ్వండి